రేవతి టైలూగార్ టైలర్గారాండి నా పేరు చిట్టిబాబు అండి నేను గవర్నమెంట్ హాస్ట గవర్నమెంట్ స్కూల్లో పని చేస్తున్నాను స్కూల్ పిల్లలకి యూనిఫార్మ్ కుట్టాలండి మొత్తం పిల్లలు వచ్చి నాలుగు వందల మంది ఉంటారండి ఆడ పిల్లలు రెండు వందలు మంది మగ పిల్లలు రెండు వందలు మంది ఉంటారండి ఏమండి కొ కొలతలంటే మరి పిల్లలు అందరూ అక్కడికి రావడం అంటే కష్టం కదా మీరే ఒకసారి మా స్కూల్కి వచ్చి కొలతలు తీసుకుంటే బాగుంటుంది మరి నాలుగు వందల మంది పిల్లలు వచ్చి మీ దగ్గరకి రావడం అంటే కొంచెం ఇబ్బ కష్టం అవుతుంది కదండి మీరే మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఒకరోజు వచ్చి కొలతలు అవి తీసుకుంటే బాగుంటుంది అదే ఎమ ఎంత అవుతుందండి అదే ఒకొక్కళ్ళకి ద కుట్టడానికి ఎంత అవుతుంది అంటే పిల్లలు కదా కొంచెం తగ్గించి తీసుకోండి మరి మరి ఏంటంటే మరి వాళ్ళు చదువుకునేవాళ్ళు కదా చిన్న పిల్లలు కదా వాళ్ళు అంతంత డబ్బులు ఇవ్వలేరు కదా వాళ్ళు సరే మీరు ఎప్పుడు వస్తారు వచ్చి కొలతలు అవి తీసుకోండి తర్వాత మీరు తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఇస్తారండి కుట్టించి కుట్టినవీ అంటే ఈ రోజు స్కూల్లో మాములుగా మొదలు పెట్టేసారు కదా కొంచెం గమ్మున ఇచ్చేలా చూడండి ఓ పది రోజుల్లో పదిహేను రోజుల్లో అవి ఇచ్చేలా చూడండి సరే చూడండి